మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వ్యాయామం మరియు యోగా రెండు ముఖ్యమైనవే కానీ వీటి లక్షణాలు పద్ధతులు మరియు దృష్టి కోణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి ఈ రెండు విధానాల మధ్య ఉన్న ప్రధాన తేడాలను ఇక్కడ చర్చిద్దాం లక్ష్యం మరియు దృక్కోణం వ్యాయామం సాధారణంగా శారీరిక దృఢత్వం మజిల్స్ బలాన్ని పెంచడం హృదయ ఆరోగ్యం మరియు శారీరిక సామర్ధ్యాన్ని అభివృద్ధించి చేయడం మీద దృష్టి సారిస్తుంది ఇది అధిక ఉత్సాహంతో చేయబడే క్రమబద్ధమైన శారీరిక చలనశీలతపై ఆధారపడుతోంది యోగా యొక్క సమగ్ర జీవిత విధానం ఇది శారీరిక మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సమతుల్యంగా అభివృద్ధి చేయడం మీద ఆధారపడుతుంది యోగ ద్వారా శరీర మనసు మరియు ఆత్మమధ్య సమన్వయం ఏర్పడుతుంది అంతర్గత శాంతి మరియు శుద్ధి పెరుగుతుంది పద్ధతులు మరియు వ్యాయామాలు వ్యాయామం సాధారణంగా కార్డియో వెయిట్ లిఫ్టింగ్ స్ట్రెచ్చింగ్ వంటి శారీరిక కార్యకలాపాలను పరిపాలిస్తుంది వ్యాయామంలో ఎక్కువగా శరీర భాగాలను శక్తివంతంగా చేయడం మరియు ఉత్సాహవంతమైన వ్యాయామాలు చేయడం ముఖ్య లక్ష్యం యోగా ప్రాక్టీస్లో ఆసనాలు ప్రాణాయామం మరియు ధ్యానం ఉంటాయి ప్రతీ అసాయ ఆసనం ఆ శరీరాన్ని మృదుగా సజీవంగా ఉంచడానికి మరియు మనసును నిశ్చలంగా చేసేందుకు ఉద్దేశించబడినవి మానసిక ఆరోగ్యం మీద ప్రభావం వ్యాయామం శారీరిక వ్యాయామం చేస్తే శరీరంలో ఎండోర్ఫిన్ విడుదల వలన వల్ల తాత్కాలికంగా ఆనందం ఉత్సాహం కలగడం జరుగుతుంది కానీ దీన్ని ఎక్కువగా శారీరిక ఆరోగ్యానికి మాత్రమే పరిమితం చేస్తారు యోగ మానసిక ప్రశాంతత స్ట్రెస్ తగ్గింపు మరియు ఆత్మపరామర్శను ప్రోత్సహిస్తుంది యోగా ద్వారా మనసును శాంతిపచేయడం ఆత్మజ్ఞానం పెంపొందించడం ముఖ్య లక్షణం